నేను చందన బ్రదర్స్లో ఒక చీర కొన్నాను చీర చాలా బాగుంది చీర మీద పోగులు ఇంకా బాగున్నాయి చీర అంచు కూడా చాలా బాగుంది చీర ధర కూడా అందుబాటులోనే ఉంది చీర నాకు బాగా నచ్చింది చీర చాలా మెత్తగా ఉంది చీర చూడడానికి బాగుంది చీర అంతా బాగుంటుందని అస్సలు అనుకోలేదు చీర అంతా మంచిగా ఉంది నాకు బాగా నచ్చింది చీర అంచు కూడా చాలా పెద్దగా చూడడానికి చాలా అందంగా ఉంది చీర చీరను చూశాక నేను చాలా సంతోషంగా సంతోషం పడ్డాను చీర అంతా మంచిగా వస్తది అనుకోలేదు చందనా బ్రదర్స్ లో తీసుకున్నందుకు చీర మంచి అందుబాటులోనే మంచి ధరకి వచ్చింది తక్కువ ధరకే వచ్చింది చీర అంచు అంచు పువ్వులు చూడడానికి చాలా అందంగా ఉన్నాయి